సార్ చెప్పండి సార్ ఆ అవును సార్ పోలీస్ స్టేషన్ చెప్పండి సార్ ఓకే సార్ ఎప్పుడు మిస్ అయింది సార్ టైమింగ్ చెప్పగలుగుతారా ఓకే సార్

సరే సార్ మీరు వచ్చి ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండి సార్ మీరు అలాగే బస్సు టికెట్ ఏమైతే ఆ ప్లేస్ ఎక్కడ ఉందో రసీదు తీసుకుని మా దగ్గరకి రండి సార్ మేము వెళ్లి ఏ టైం ఏ టైమ్లో పోయిందో మేము సిసి కెమెరాలో చెక్ చేసి మేము మీ బ్యాగ్ మీకు తెచ్చిస్తాము సార్ సార్ పది గంటలకి రావచ్చు సార్ మీరు సార్ మీరు కరెక్ట్గా ఇప్పుడు ఏ ప్లేసులో ఉన్నారు సార్ మీరు సార్ మీరు కరెక్ట్గా అక్కడ నుంచి స్ట్రెయిట్గా కరెక్ట్గా నేరుదారిలో వచ్చినారంటే అక్కడ వన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్ అక్కడ చుట్టూ పక్కల ఎవ్వరు అడిగినా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎక్కడా అంటే చూపిస్తారు సార్ మీరు వచ్చి మాకు కాల్ చేసారంటే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీ కంప్లైంట్ తీసుకుంటాం సార్ మేము సరే సార్ ధన్యవాదాలు సార్